నాకు ఇష్టమైన కథా పాత్రలు విషయానికి వస్తే నేను చిన్న పిల్లల కథలు అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను ఈ పంచతంత్ర కథలు అంటే నాకు ఇష్టం దాంట్లో ఉండే పాత్రలు అలాగే సన్నివేశాలు కూడా ఎంతో నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి ఇక నేను రోమియో జూలియట్ అనే కథ కూడా చదివాను అందులో పాత్రలు కూడా ఎంతో చదవడానికి బాగుంటాయి అలాగే నేను చదివిన కొన్ని అల్లావుద్దీన్ అద్భుత దీపం అదొక బాగుంటుంది జీనీ పాత్ర ఒకటి అది దాని బాస్ పాత్ర ఒకటి రెండు కూడా చాలా బాగుంటాయి ఇలాంటి పాత్రలు నేను కదా పాత్రలు కొన్ని చదివాను నాకు అవి ఎంతగానో గుర్తుండిపోయాయి ఇలా నేను పుస్తకంలో పాత్రలకు సంబంధించి ఏదైనా తమాషా విషయానికి వస్తే జీడి దానిలో ఎన్నో తమాషాలు జరుగుతాయి అల్లావుద్దీన్ అద్భుత దీపం దానిలో ఆ దీపం ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మారడం అది ఒక సమస్య నుండి వా వారి వారిని బయట పెట్టడం ఇలాంటివన్నీ ఆ కథలో నేను చదవడం జరిగింది